చెప్పండి మీ సమస్య ఏంటి అవునా ఎక్కడ దొంగలించారు ఎలా దొంగలించారు అవునా అంటే మీరు చూసుకోలేదా దొంగోడు మీ పక్కన ఉన్నాడా లేదా అని సరే ఇంతకీ ఆ చెయిన్ బంగారందా వెండిదా అది ఎంత బరువు ఉంటుంది సరే ఇంతకి మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే చెయిన్ని మీ బ్యాగ్లో పెట్టుకుని ఖమ్మంకి ఎందుకెళుతున్నారు

ఇంతకీ మీ ఎక్కడినించి వస్తున్నారు మీరు సరే మీరు ఆ దొంగని గుర్తుక గుర్తుపట్టగలరా సరే అలాగే ఇంకా నేను ఒక పేపర్ ఇస్తాను దానిలో మీమీ మీ వివరాలు అన్నీ నింపండి కంప్లేయింట్ తీసుకుంటాను అలాగే నాకు మీ ఫోన్ నంబర్ ఇవ్వండి నేను మా కాన్స్టేబుల్కి మాట్లాడి చెప్తాను సరే

సరే నేను మా కాన్స్టేబుల్కి చెప్తాను అతను మిమ్మల్ని ఒక చోటుకి తీసుకెళతాడు అంటే కొన్ని చూపిస్తాడు అందులో మీరు ఆ దొంగ ఎవరో గుర్తుపట్టండి ఆ ఫోటోలల్లో ఇంతకీ మీరు ఇప్పుడు చెప్పగలరా అతను అతని ఎత్తు ఎంత ఉంటుంది అతను ఏ రంగులో ఉంటాడు

ఇంకా సరే మా కాన్స్టేబుల్ తీసుకెళ్ళి సీసీటివీ కెమెరాలల్లో చూపిస్తాడు గుర్తుపట్టి చెప్పండి మీరు అక్కడ కూర్చోండి